నమస్తే సార్ అది పిలిచారంట అండి అవునండి

ఇంటికడే అండి సార్ ఏమోనండి క మరి స్కూల్లో ఏమీ వర్క్ ఏమీ ఇవ్వట్లేదు అంటున్నాడండి వాడు అడుగుతుంటే స్కూల్లో చేసేసుకుంటున్నాము అంటన్నాడండి ఏ మర్క్స్ అడుగుతుంటే ఇంటికడే ఉంటాడండి అదేండి ఏమండీ చెప్తామండి

సరే అండి వెళ్ళొస్తాను సార్ సరే అండి